జీవితంలో నేను దేనికి ఎక్కువగా విలువిస్తానంటే ముందుగా నా యొక్క దైవీకమైన సమయానికి ఎక్కువ సమయమిస్తాను కేటాయిస్తాను తరువాత కుటుంబానికి కుటుంబంలో కుటుంబంలో నా భర్తకి నా పిల్లలకి ఏవిధంగా ఉండాలి వాళ్ళకి ఏ అవసరాలు తీర్చాలనే దాని మీద నేను శ్రద్ధ చూపుతాను తరువాత ఇరుగు పొరుగు వారికి ఏదైనా సహాయం చేయాలన్నా మాట మంచితనంగా ఉండాలని చేస్తాను తరువాత మరీముఖ్యంగా నా ఆరోగ్యం చూసుకుంటాను ముందు నేను ఆరోగ్యంగా ఉంటేనే కదా నా జీవితము తరువాత నా కుటుంబం కాపాడుకోగలను తరువాత ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటుం పరిసరాలని అదేవిధంగా ఎవరన్నా వచ్చినప్పుడు చక్కగా నేను వాళ్ళని రిసీవ్ చేసుకొని మ మర్యాదగా మాట్లాడటం అలాంటివి చేస్తాను ఇది నా జీవితం దయనందన జీవితం